అన్నయ్య నేను అంతర్జాతీయ ఇంటర్న్షిప్ ప్లాన్ చేసుకున్నాను కదా ఆ వీసా ప్రాసెసింగ్ కోసం అది వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను మిగిలినటువంటి ప్రాసెస్ అనేది మీరు నాకు తెలియజేయగలరని అనుకుంటున్నాను